నేను కొన్న ఒక భూమి విషయంలో సమస్య వచ్చినప్పుడు ముందుగా నేను మా గ్రామ పెద్దలను సంప్రదించాను తర్వాత నేను భూమికి సంబంధించిన రెవెన్యూ అధికారైన వీఆర్ఓ గారిని ఎమ్ఆర్ఓ గారిని ఆర్ఐ గారిని సంప్రదించి నా సమస్యను వాళ్ళకు చెప్పుకున్నాను వాళ్ళకి కంప్లైంట్ చేసి నా సమస్య గురించి అర్జీ పెట్టుకున్నాను ఈ విధంగా నేను నా భూ సమస్యలను తేల్చుకోవడం జరిగింది ఇదే విషయాన్ని నేను కోర్టులో కూడా కేసు వేసుకొని దీన్ని నేను న్యాయవాదుల ద్వారా సంప్రదించి నా భూమిపై నాకున్న హక్కులను కాపాడుకుంటున్నాను మా కుటుంబ విషయాల్లో కూడా ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు మా గ్రామ పెద్దల దగ్గర మేము పరిష్కరించుకుంటూ ఉంటాము ముఖ్యంగా మా సర్పంచ్గారు అదేవిధంగా మా ఊరు పెద్దలయిన పైడన్న గారు వీరి దగ్గర మా సమస్యలను మేము తీర్చుకుంటాము ఏవైనా బ్యాంకు ద్వారా ఋణాలను పొందినప్పుడు కట్టని యెడల

వాటిని పెద్ద మనుషుల సహకారంతో వాళ్ళ నమ్మకంతో కొంచెం టైం ఎక్కువగా తీసుకుని మేము సమస్య క్లియర్ చేసుకుంటాము ఒకవేళ బ్యాంకు వాళ్ళు వినకపోతే దీనిపై మేము కోర్టులో కేసు వేసుకొని కట్టెందుకు రెండు సంవత్సరాల గడువును పొందగలుగుతాము